నాకు హస్తకళ మీద ఎక్కువ ఆసక్తి ఉంది హస్తకళ అంటే కుండలు చేయడం ఒక పని మట్టితో కుండలు చేయడం వాటిని వివిధ షేపులల్లో తయారు చేయడం వివిధ రకాలుగా వాటిని ఉపయోగించడం వివిధ రకాలుగా వాటిని తయారు చేయడం నాకు చాలా ఇష్టం నాకు దానిపై చాలా ఆసక్తి ఉంది